ప్రారంభదశలో సులభంగా చేయగలిగే అస ఆసనాలు నాలుగు కొన్ని ఉన్నాయి వాటిలో తడాసనము వృక్షాసనము భుజంగాసనము శవాసనము ముఖ్యమైనవి తడాసనము శరీరానికి శ్రేయస్కరంగా ఉంచడములో సాాయపడుతుంది వృక్షాసనము మన శరీరము సమతుల్యమును మెరుగుపరుస్తుంది బుజ భుజంగాసనము వెన్నెముకను మంచి దిశగా ఉంచుతుంది శవాసనము శరీరాన్ని విశ్రాంతి తీసుకునే స్థితికి తీసుకొస్తుంది కొత్తవారు ప్రారంభంలో కొన్ని ఒక్క ఆసనాన్ని ఐదు పది నిమిషాలు సాధన చెయ్యాలి దినసరి సాధన చేస్తే రెండు మూడు వారాలలో అస అసలు నాలుగు నెమ్మదిగా నేర్చుకోవచ్చు శాసనం క్రమ శిక్షణ ఉండాలి అప్పుడే యోగ ప్రయోజనాలు పొందగలరు గురువు గైడ్స్తో సాధన చేస్తే త్వరగా నేర్చుకోవచ్చు